హలో ఓలా అతనా అండి మాట్లాడేది ఇప్పుడే కదండి నేను మీ ఆటో దిగాను అందులో నా పర్స్ ఇంకా ఫోన్ మర్చిపోయినాను అండి ఓలా యాప్లో మీ నెంబర్ చూశాను మీ వాహనం ఎక్కడ ఉందో కూడా చూశాను పర్స్లో కొంత డబ్బులు ఉండిపోయాయి అండి అందుకని మీరు కొంచెం తొందరగా వెనకకు వచ్చి పర్స్ ఇంకా ఫోన్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను లేదా నన్ను రమ్మంటే నేను వస్తాను ఓకే అండి